ప్రాధమిక వస్తువులతో మొదలు పెట్టి ఎప్పుడు అయినా ఏది అయినా వంట చేసార చేసి ఉంటే మీకు అలా చేయడానికి ప్రేర ప్రేరణ ఎలా వచ్చిందంటే నాకు ఫస్ట్ చిన్నప్పటి నుండి వంట చేయాలంటే చాలా ఇష్టం అందులో నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం బిర్యానీ చేయాలంటే చాలా ఆసక్తిగా ఉండేది బిర్యానీ నేర్చుకొని బిర్యానీ చేసి నా బంధుమిత్రులకు నా తోటి స్నేహితులకు నా తల్లితండ్రులకు నా అక్కచెల్లెళ్లకు నా అన్నదమ్ముళ్లకు ఇలా అందరికి పెట్టాను పెడితే వాళ్ళు చాలా బాగుంది చాలా రుచిగా ఉందని బాగా తిన్నారు తిని తిని వెంటనే మా బె మా పేరెంట్సు ఒక పేరు పెట్టారు అనమాట వంట వంట బాగా చేస్తుంది నా కూతురు అని ఎక్కడ పోయినా ఎక్కడికి వెళ్ళినా నాతోనే వంట చేయిస్తారు ఎంత ఎందుకంటే చాలా మంచిగా చేస్తాను అనమాట నేను బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే చాలా నాకు చాలా ఇష్టం చేయడం అంటే కూడా నాకు చాలా ఇష్టం ఎందుకంటే వంట చేస్తే నాకు అదేదో తెలియని తృప్తి వంట చేసి కొద్దమందికి ఇతరులకు పేదవాళ్లకు కూడా వంటచేసి పంచాలి ఇలా పంచి అందరిలో మంచి పేరు ప్రత్యేకత సంపాదించాలని కోరిక ఉన్నది నాకు ఇట్లా కోరుకుంటూ అట్లా కోరుతూ నేనూ ఇలా వంటలు చేయడం ప్రారంభించాను అలా నాకు ప్రేరణ వచ్చింది